చెప్పండి సార్ చికెనా మటనా ఏం కావాలి ఇదేనండి అది మీరొచ్చింది చూశారు కదా బోర్డు అదే చెప్పండి ఆర్డర్ ఇస్తారా అండి ఇప్పుడు తప్పకుండా అండి మాది మేము ఏ రోజుది ఆ రోజే తెచ్చు తెచ్చుకుంటామండి అంటే మేం తెచ్చింది ఆ రోజుకి అయిపోతుందండి మాది ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది పైగా అందరూ ముస్లిమ్స్ అని మొత్తం అందరు చాలా నీట్గా చేస్తామండి పని కూడా అందుకు మిగలదండి మా దగ్గర ఫ్రోజెన్ అలాంటివి ఉండవండి దాంట్లో పెట్టి దాచడం అలాంటివి ఉండవు ఎప్పటిదప్పుడు అయిపోతుంది తెచ్చుకున్నయి ఒకసారి డేట్ చెప్తారా అండి అంటే మిగతా వాళ్ళక్కూడా ఉన్నాయి రెండు మూడు ఆర్డర్లు డేట్ చెప్తే ఇవ్వగలనా లేదా అని ఈ రోజు అదిగోండి క్యాలెండర్లో ఈ రోజు ఇరవై ఇరవై అండి పది రోజులా నెలాఖరికా కుదురుతుందండి నెలాఖరున కుదురుతుంది ఏంటండి మీకు చికెనా లేకపోతే మటనా ఏది పెడదామనుకుంటున్నారు రెండు నా అండి ఎంతెంత అండి ఎన్నేసి కేజీలని ఎంత మందికి నూట యాభై అంటే మీకు ముప్పై కేజీలు సరిపోద్ద అండి మీరు నూట యాభై వస్తారా అండి మీరు మాములుగా నూట యాభై మంది అంటే రెండు వందల మంది జనం వేసుకోవాలండి అది బయటికో లేకపోతే బాక్సులోని ఎలగైనా వెళ్తాయి కాబట్టి రెండు వందలకి రెండు యాభైకి వేసుకుంటే మీకు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు కదండి అది మేమనేది మీకూ మీరొకా నలభై కేజీలు తీసుకుంటే అండి చికెన్ అనేది వస్తదండి అంటే మీకు కర్రీకైతే కర్రీ కూరకు అయితే గనక మీకు అలా కాకుండా జాయింట్లు విడిగా లేకపోతే చికెన్ ఫ్రైకి వేసి కూర ఇద్దామనుకుంటే గనక ఒక యాభై కేజీల వరకు తీసుకోవాల్సి వస్తుంది లేదు మాకు కూరే కావాలి లేదా జాయింట్లు అక్కర్లేదు అనుకుంటే గనక ముప్పై ఐదు నలభై సరిపోతుందండి వేసే వాళ్ళని బట్టి ఉంటుంది అది మేము గుండెకాయి లివర్లవి సపరేట్గా మీకు కవర్లో వేసి పెడతామండి ఇదీ నూట యాభై మందికండి వేస్కోవాలండి ఒక ఒక పోతుని ఏయ్యాలండి మీకూ కేజీల లెక్కన అంటున్నారు కాబట్టి పోతూ గీతూ అలా కాకుండా మీకు కేజీ లెక్కన ఇవ్వాలంటే గనక ఈ చికెన్ అనేది మాత్రం కేజీ మీకు నా ముప్పై నుంచి మాములుగా ఒక నలభై కేజీలు అనుకోండి నలభై కేజీలు అయితే మీకు కేజీ వచ్చేసి రెండు వందలు పడుతుందండి మేం మాములుగా ఇప్పుడు అమ్మే రేట్ అయితే మేమమ్మే రేట్ అయితే రెండు యాభై రెండు ఎనభై అమ్ముతామండి

ఖైమాకి ఒక రేటు కింద ఉంటది కదండి అలా చెప్తున్నాను మీకు ఏడు యాభై రకం సరిపోతుందండి ముక్కలే కాబట్టి కేజీ ఏడు యాభై పడుతుందండి ఖైమా అంటే మరి మీ ఇంట్లో వాళ్ళకైతే బాగుంటుందండి అందరికి వేయలేరు కదండి ఖైమా అంటే మీకూ చాలా ఎక్కువ అయిపోతుందండి ఖైమాకి అంటే మీకు కూర కనపడదది చాలా తక్కువ ఉన్నట్టు ఉంటది కాని అయిపోతాది కనపడదు మీకు తెలీదు అయినట్టు కూడా పోనీ అటు ఇటు అనుకుంటే గనక మీరు కూరా చికెన్ ఎలాగూ వేస్తున్నారు కాబట్టి మటనూ ఒక రెండేసి మూడేసి ముక్కలు చొప్పున ఏసుకుంటే గనక నూట యాభై మందికి మీకు అది కూడా అంతే పడుతుందండి ఒక ముప్పై కేజీలు ఏసుకోండి ముప్పై కేజీలు మీరు ఖైమా అంటున్నారు కాబట్టి పది కేజీలు అంత ఐదు కేజీలు తీసినా ఇంట్లో వాళ్ళకి మిగతా అదే అయితే అదే లేండి ఒకా పది కేజీలు పక్కెట్టుకున్నా పోనీ మీరు యాభై మంది అంటన్నారు కాబట్టి ఒక పది కేజీలు పక్కెట్టుకున్నా ఖైమాకి అది బాగుంటదండి మిగతాది మీ వచ్చినోళ్ళకి అక్కడక్కడా ఏసుకోండికుని రావడానికి ఇరవై ఐదు కేజీలు సరిపోతుంది మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే చేత్తన్నాం మా నాన్న గారి దగ్గరి నించి మేమే ఇక్కడా ఎటూ వెళ్ళకుండా ఎక్కడా పెట్టకుండా ఉన్న ఉన్నా షాప్నే మేము పెంచుకుంటున్నామండి కస్టమర్లు పెంచుకోవడానికి ట్రై చేస్తాం ఇక్కడ మీకు ఎటువంటి కల్తీ అనేది ఉండదు మటన్ అంటే మటనే ఎత్తాం మటన్లోని వేరే అది ఇది కలపడం జరగదండి మీరోత్తే మీ ముందే కొట్టిత్తం కావాలంటే ఒక మూ పొద్దున్నే వచ్చారనుకోండి మీ ముందే కొట్టిత్తం తప్పకుండా అండి ఆ రోజు పొద్దున రెండూ అండి అదీ మీకూ ఒకసారి కేజీ రెండు వందలు కేజీ చికెను రెండు వందలు ఏసుకోండి అదే అండి కేజీ చికెను రెండు వందలు ఏసుకోండి రెండు వందలు మీకు నలభై కేజీలు అన్నారు కదండి ఎనిమిది వేలునీ ఇది ఏడు యాభై అండి కేజీ ఇదొక ముప్పై కేజీలు ఏసుకున్నా కానీ అండి ఇరవై రెండు అంటే మీకు ఇరవై రెండు అదో ఎనిమిది అండి ముప్పై వేలు అవుతుందండి ఎమన్నా అడ్వాన్స్ ఇస్తారా అండి అంటే ఆ రోజుకి మేము ఈ పేరు మీద రాసుకోవాలి కదండి సరిపోతుందండి ఐదు వేలు ఇవ్వండి సరిపోతుంది మిగతాది మీరు వచ్చిన తర్వాత మీరూ పట్టుకెళ్ళే పట్టుకెళ్ళే ముందు ఇస్తే సరిపోతుంది కాకపొతే అండి మీరు పట్టుకెళ్ళడానికి గమేళాలు గట్రా మీరే తెచ్చుకోవాలండి

ఉంటాయండి కాకపొతే మీకు అదే చెప్తున్నానండి మేము చాలా మందికి వేస్తాం కదా మాకు తెలుసు కదా ఎందుకు ఏయలేమంటే అండి అది వాటర్ అనేది దాంట్లోనుంచి కారిపోతుందండి మీ బండి మీద వాట్లి మీద పడిపోతుంది అదే మీరు వంట సామాన్లు చేసే వాళ్ళ దగ్గర ఒక గమేళా తెచ్చుకున్నారనుకోండి దాంట్లో పెట్టేసుకొవచ్చు సరేనండి